నేను ఎటువంటి సంగీత వాయిద్యాన్ని ఇప్పటి వరకు అయితే వాయించలేదు నేను ఒకవేళ ఏదైనా వాయిద్యాన్ని వాయించాలి అనుకుంటే నాకు తబల అంటే చాలా ఇష్టం అది ఇప్పటి వరకు నేను పుస్తకాలలో చూడడం కానీ ఎప్పుడు కుడా చూడలేదు ఒకసారి చూసి పట్టుకొని దాన్ని వాయించాలి అనే ఒక అనుకుంటున్నాను తబల వాయిద్యాన్ని నేర్చుకోవాలి అనే ఒక ఆలోచన అయితే ఉంది